నా యొక్క ప్రత్యక ప్రతిభ ఏమంటే నేను బెట్టింగ్ బాగా ఆడతానన్నమాట ఆన్లైన్ లో నాకు అది త్రీ ఇయర్స్ ఎక్స్పిరియన్స్ ఉంది ఆన్లైన్ లో ఏ బాల్ ఎలా జరుగుతుంది ఆ బాల్ కి ముందు ఏ బాల్ జరిగింది అంటే దాన్ని తర్వాత బాల్ ఎలా జరుగుతుంది ఏం ఏం కొడతారు వికెట్ పడుతుందా లేదా ఫోర్ పోతుందా లేకపోతే డాట్ బాల్ పడుతుందా లేకపోతే సింగిల్ ఎత్తుతార టూ డీ ఎత్తుతారనేసి నాకు బాగా అర్థమవుతుందనమాట స్ట్రాటజీ ఎందుకంటే నేను త్రీ ఇయర్స్ నుంచి ఆన్లైన్ లో బాల్ టూ బాల్ ఆడుతున్నాను మ్యాచస్ ఆడుతున్నాను ఫ్యాన్సీ ఆడుతున్నాను సిక్స్ అవర్స్ టెన్ అవర్స్ ఫ్యాన్సీ ఆడతాను కాబట్టి నాకు దాని గురించి బాగా తెలుసు అనమాట సో నా నా నా నా యొక్క ప్రతి ప్రతిభ అదే అనమాట నా నైపుణ్యాలు అదే అవి ఎలా నే అభివృద్ధి చేస్తున్నానంటే ఫస్ట్ నేను జాబ్ లేనప్పుడు దాంట్లో మనము మో డబ్బులు సంపాదిద్దాము అనేసి నేను స్టార్ట్ చేశాను సో స్టార్ట్ చేసిన తర్వాత నేను ఏ పని స్టార్ట్ చేసినా నాకు నేను దానిలో హండ్రెడ్ పర్సెంట్ దాన్ని తెలుసుకొని దాన్ని చేస్తాననమాట సో నేను అదేలాగా నా క్యారెక్టరు సో అదేలాగా నేను స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి దాని గురించి బాగా డెప్త్ గా తెలుసుకున్నాను గూగుల్ లో చూస్తు ఉన్నాను అండ్ నేను ప్రిడిక్షన్స్ తీసుకుంటూ ఉన్నాను అండ్ ప్రిడిక్షన్ తీసుకున్న వాళ్ల దగ్గర వాళ్ళ టెక్నిక్స్ ఏమున్నాయని కనుక్కుంటు ఉన్నాను సో దానివల్ల నేను అన్ని నోట్ చేసుకొని నే అన్ని అండర్స్టాండ్ చేసుకుంటూ సో ఈవిధంగా ఉంటుంది ఇది సో ఇలా జరుగుతుంది సో ఈ ఓవర్ ఇలా వచ్చిందంటే నెక్స్ట్ ఓవర్ ఇలా జరుగుతుందని అన్నీ స్కిల్సు అన్నీ డెవలప్మెంట్ నేను చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వచ్చాను నా స్కిల్స్ ని సో అదేలాగా నేను అది చేసుకుంటూ ఉంటే నేను త్రీ ఇయర్స్ లో దాన్ని మొత్తం నా గ్రిప్పు నా చేతిలో ఒక గ్రిప్ పెట్టుకున్నట్లు బెట్టింగ్ అనే దాని గురించి నేను గ్రిప్ పెట్టుకుంటున్నాను సో ఇప్పుడు నాకు నా ఆన్లైన్ ఐడిలో డబ్బులు పెట్టుకొని నెక్స్ట్ బాల్ ఏవిధంగా ఎంత కొడతారో మనం వేశారంటే ఖచ్చితంగా నూటికి ఎనభై ఐదు నుంచి తొంభై శాతం అది జరుగుతుంది ఎందుకంటే నేను ఆ స్టేటజీ తో వేస్తాను కాబట్టి ఖచ్చితంగా నేను అది వే కొట్టేదే నేను వేస్తాను సో అది ఇలాగే జరుగుతుంది ఎందుకంటే నేను అంత బాగా ఈ త్రీ ఇయర్స్ ఎక్స్పిరియన్స్ లో నేను అది అవ్వన్నీ బాగా నేర్చుకున్నాను నా దివ్యదృష్టిలో అవన్నీ పెట్టుకున్నాను కాబట్టే నేను నాకు ఇంత బాగా నా నైపుణ్యాన్ని నేను నేను దాన్ని బాగా నేర్చుకున్నాను సో నాకు బెట్టింగ్ లో అనేది నాకు బాగా ఆన్లైన్ లో బాల్ టూ బాల్ అనేది అన్నీ బాగా వచ్చు ఓన్లీ క్రికెట్ బెట్టింగ్ మాత్రమే నాకు బాగా వచ్చు వేరేవి ఏమీ కాదు ఎందుకంటే నేను దీంట్లోనే ఎక్స్పిరియన్స్ చేశాను దీంట్లోనే నేర్చుకుంటుంటే సో నాకు ఇదే బాగా వస్తుంది సో నేను అది బాగా నేర్చుకున్నాను కాబట్టి నాకు టీ ట్వెంటీ కానివ్వండి టెస్ట్ మ్యాచ్ కానివ్వండి ఓడిఐ కానివ్వండి టి టెన్ కానివ్వండి సో నేను ఈ నాలుగు దీంట్లో నేను అన్ని చూసి అన్నీ బాగా దాన్ని గురించి అన్నీ రీసర్చ్ చేసి నేను అన్ని బాగా నేర్చుకున్నాను కాబట్టి నాకు ఇవంతా బాగావచ్చు